మేము డిసెంబర్ నెలలో విజయవాడ వెళ్ళాము కనకదుర్గ గుడికి అప్పుడు అందరం ఫ్యా కుటుంబం మొత్తం కూడా ఒక టాక్సీ మాట్లాడుకుని వెళ్ళాము అతను చాలా చక్కగా తీసుకెళ్ళాడు ప్రయాణం కూడా చాలా సంతోషంగా జరిగింది కాబట్టి మళ్ళీ అదే ట్యాక్సీని బుక్ చేయాలనుకుంటున్నాను అతను చాలా చక్కగా తీసుకెళ్ళాడని నేను అదే ట్యాక్సీని మళ్ళీ బుక్ చేయాలనుకుంటున్నాను